ఖచ్చితంగా నేను డిజిటల్ తెలుగు నిఘంటువులను విస్తృతంగా ఉపయోగిస్తాను అండి నేను ఉపయోగించే నిఘంటువులల్లో ముఖ్యమైనది శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు ఇది చాలా పాత నిఘంటువు అయినప్పటికి కూడా తెలుగు భాష యొక్క లోతును అర్థం చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే పదాల మూలాలను అర్థం చేసుకోవడానికి తెలుగు వ్యుత్పత్తి కోసం అనే నిఘంటువు నేను ఉపయోగిస్తాను అండి ఇది చాలా ఉపయోగకరమైన సాధనం ఈ మధ్యకాలంలో అందరు ఎక్కువగా ఉపయోగించేవి ఆన్లైన్ నిఘంటువులు ఆధునిక తెలుగు భాషను అర్థం చేసుకోవడానికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి డిజిటల్ నిఘంటువులు నాకు ఎలా సహాయపడతాయి అంటే నాకు తెలియని పదాల అర్థాలు తెల్సుకోవడానికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి అలాగే ఒకే అర్థాన్ని ఇచ్చే వేరు వేరు పదాలను కనుక్కోవడానికి కూడా నాకు ఈ ఆన్లైన్ నిఘంటువులు సహాయపడుతున్నాయి ఒక పదానికి విరుద్ధమైన అర్థాన్ని ఇచ్చే పదాలను కనుక్కోడానికి కూడా నాకు సహాయపడుతున్నాయి అలాగే ఒక పదాన్ని వాక్యంలో ఎలా ఉపయోగించాలో ఒక పదాన్ని జోడించి ఒక వాక్యాన్ని ఎలా రాయాలో తెలుసుకోవడానికి కూడా ఇవి నాకు సహాయపడుతున్నాయి ఖచ్చితంగా డిజిటల్ నిఘంటువులను మరింత మెరుగుపరచడానికి ఇంకా చాలా అవకాశాలు ఉన్నాయండి కొన్ని సూచనలు ఏంటంటే సామాజిక మాధ్యమాలు సాంకేతిక పదజాలం వంటి ఆధునిక పదజాలాన్ని చేర్చాలి అలాగే ప్రతి పదానికి అనేక ఉదాహరణలు ఇవ్వాలి తద్వారా వినియోగదారులు పదాలను ఎలా ఉపయోగించాలో మరింత బాగా అర్థం చేసుకోవచ్చు ప్రతి పదానికి ధ్వని ఉచ్చారణను జోడించాలి అండి తద్వారా వినియోగదారులు పదాలను సరిగ్గా ఉచ్చరించవచ్చు విభిన్న భాషలతో అనుసం అనుసంధానం ఇతర భాషలతో పదాలను అనుసంధానించాలి తద్వారా వినియోగదారులు భాషల మధ్య మార్పిడి చేసుకోవచ్చు నిగంటువులను మరింత ఖచ్చితమైనదిగా చేయడానికి మానవ సంకల్పం చాలా ఎక్కువగా దృష్టి పెట్టాలి